మా ఇంటికి అతిథులు వస్తే మాత్రం వారికి ఎంతో రుచికరమైన వంటలు వండి పెడతాము ఎలా అంటే వారు వచ్చే ముందే మేము వంటలను ఏమేమి చేయాలి ఎలా చేయాలి అనేసి సిద్ధంగా ఉంటాము ఇంకా అతిథులు పండగలకు వస్తే మాత్రం పిండి వంటలతో వారికి కడుపు నింపేసే లాగా చేసేస్తాము ఇంకా వారికి ఎలాంటి ఆహారాలు పెట్టాలనుకుంటాము అంటే ఇవి వారు ఏదైనా పండగకు వచ్చినప్పుడు పిండి వంటలతో వారి కడుపు నింపడంతో వారిని తృప్తి పరచడం లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండటం ఇంకా మాంసాహార విషయానికి వస్తే బిర్యానీ లేదా చికెన్ బిర్యాని లేదా బోటి కూర ఇలాంటి ప్రత్యేకంగా వండి పెడతాము ఇంకా మాంసాహారంలోని వారికి ఇష్టమైన వంటలను చాలా వండటానికి ప్రయత్నిస్తాము అదికాక వారికి తృప్తిపరిచే ఆహారాన్ని కూడా అందిస్తాము అది కా ఇంకా వారికి పిండి వంటలనూ లేదా వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెడతాము అతిథులు వచ్చే అతిథులను తృప్తి పరచడం లేదా వాళ్ళు కి నచ్చిన వంటలు చేయడం ఇలా చేస్తేనే తప్ప వాళ్ళు మన ఇంటికి రారు ఇంకా వారు వచ్చినప్పుడు వారికి ఇది కావాలి అది కావాలి అని వాళ్ళు చెప్పలేరు కానీ మనం కనుక్కొని వాళ్ళకి తెలిసిన విధంగా వారికి ఇష్టమైనట్లు వండి పెట్టాలి అప్పుడే అతిథులు మళ్ళీ మన ఇంటికి తిరిగి వస్తారు ఇంకా ఏదైనా పండగలకి వస్తే మాత్రం వారికి పిండి వంటలతో మరియు బగారా బిర్యాని ఏదైతే మనకి చాలా నైపుణ్యం ఉంటుందో వాళ్ళకి ఇష్టమవుతుందో అలాంటివి వండి పెడతాము ఇంకా వారి వంటకాలలో వండటాల్లో వాళ్ళు సహాయం చేస్తాను అని వస్తారు కానీ మా ఇంట్లో మేము వాళ్ళని సహాయం చేయనీయము వాళ్ళు వచ్చినందుకు వాళ్ళని ఆనందంగా కూర్చోబెట్టి మేము వండి పెడతాము వారు తిన్నాక తిని తృప్తి చెందేలా వంటలు వండుతాము వారు తృప్తి చెందితేనే మళ్ళీ మన ఇంటికి వస్తారు వారికి నచ్చినట్లు ఉండటము లేదా వారికి కనుక్కోవడము లేదా వాడికి వారికి తెలిసిన లేదా మనకు తెలిసిన లేదా వాళ్ళకు తెలిసిన విషయాలను మాట్లాడుకుంటూ ఆనందంగా వంట చేస్తాము ఒక్కొక్కసారి వారు కూడా వంటల్లో సహాయం చేస్తారు అలాంటప్పుడు వారితో మనము కలిసి మెలిసి మాట్లాడుకుంటూ అది అలా కాదు ఇది ఇలా కాదు వారిలా వీరిలా అని మాట్లాడుకుంటూ రుచికరమైన వంటలు వండుతాము అందరూ వంటలన్నీ అయిపోయాక వండటం అయిపోయాక పిల్లలు ఆడుకోవడం చేయడము అంతా అయిపోయాక అందరం ఒకే చోట కూర్చొని విందు భోజనాల లెక్క ఆరగిస్తాము అలాగే కాకుండా వారికి ఇష్టమైన వంటలు వండటం వల్ల వారు ఎంతో సంతోషంగా తింటారు ఇంకా అందరూ కలిసి మెలిసి తినేటప్పుడు ఆహారం తక్కువ పడినా కానీ అంతా ప్రత్యేకత చూపించదు ఎందుకంటే కలిసి మెలిసి తినేటప్పుడు ఆహారం విషయంలో ఎవరికి ఎక్కువ కాదు తక్కువ కాదు అందరికీ సరిపోతుంది ఇంకా అతిథులు మా ఇంటికి వస్తే మాత్రం వారికి మాంసాహారంతో వారిని సత్కరిస్తాము ఇంకా వాళ్ళు వస్తే వాళ్ళకి మేము ఏం పెడతాము అంటే వాళ్ళు వచ్చే ముందు కనుక్కుంటాము వాళ్ళు ఇది వస్తున్నారు కదా ఇద్ వండాలి కదా అది వస్తున్నారు కదా అది వండాలి కదా వానికి వాళ్ళు వచ్చాక వాళ్ళకి నచ్చకపోతే కొంత మంది కొన్ని రోజులు మాంసాహారాలు తినలేరు ముందే కనుక్కుంటాము అంటే మీరు ఈరోజు ఇది తింటారా అది తింటారా అని వారు తింటాము అంటే తప్ప మేం మిగతాది వండలేము ఇంకా వారికి నచ్చని ఆహారాన్ని ఎప్పుడూ వండి పెట్టలేము మేము ఇంకా వారికి నచ్చే విధంగా వండి పెట్టాలి ఆహారం అనేది చాలా గొప్పది ఆహారం ఎంత మంచిగా వండితే అంత మంచిగా వారు ఆనందిస్తారు అలాంటప్పుడు ఆహారం విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదు ఆహారం అనేది చాలా గొప్ప విషయం ఇంకా అతిథులు అనేది రోజు రారు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు వచ్చినప్పుడు వారిని ఆనందింప చేయాలి తప్ప వారిని దుఃఖంలోకి వెలివేయొద్దు ఇంకా వారికి నచ్చిన వంటలు వండడం మేము చేస్తాము ఒకవేళ నచ్చిన వంటలు కానీ కుదరకపోతే వారికి నచ్చిన వంటలు చేస్తాము లేదా వారు చేసిన వంటలను మేము తింటాము ఎవరైనా వచ్చే అతిథులు వారికి వారి ప్రత్యేకత వంటలు ఉంటే వారిని చేయమంటాము వారు చేసిన వంటలను మేము రుచిస్తాము మేము ఆనందిస్తాము మేము ఎంజాయ్ చేస్తాము అదే కాక లాస్ట్లో వంటలన్నీ అయిపోయాక అందరం ఒకే చోట కూర్చొని తింటాము ఒకే చోట కూర్చొని తినడం వల్ల ఒకరికి నచ్చింది ఒకరికి నచ్చంది అన్నీ తెలుస్తాయి ఇంకా కలిసి తినడంలో ఉన్న ఆనందం విడివిడిగా తినడంలో లేదు ఎలాంటి బాధలు లేకుండా తినే సమయంలో అందరం ఒకే చోట కూర్చొని తింటాము మేము అలాంటప్పుడే అతిథులు వెళ్ళేటప్పుడు వెళ్ళాక మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడైనా గుర్తు చేసుకుంటారు నేను వాళ్ళింటికి వెళితే వాళ్ళు నాకు ఇలా సత్కరించారు ఇలా వండి పెట్టారు ఇది చేసారు అది చేసారు అని అదే కాక మనలో ఉన్న వంట ప్రత్యేకత మనకి తెలుస్తుంది మనం దేంట్లో అయితే గొప్పగా వండుతామో ఏ వంట గొప్పగా వండగలము అనేది మనది మనకు తెలుస్తుంది వంట చేయడం వల్ల వంట అనేది చాలా గొప్ప గొప్ప పని అది చేయడం వల్ల మనలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుస్తుంది మన వంట పది మంది తింటే తప్ప ఆ వంట రుచి ఎవరిది ఎవరికి వారికి తెలియదు ఇతరులు చెప్తే తప్ప మనం ఆనందిస్తాము ఇతరులు చె మీ వంట బాగుంది అని అంటే చాలు మనం చాలా ఆనందిస్తాము ఇలా మా మా ఇంటికొచ్చిన అతిథులకు మేము సత్కరిస్తాము